నేను రోడ్డు మీద ట్రిప్కి వెళ్ళినప్పుడు బైక్ మీద నా మీద ఉండే ముఖ్యమైన పరికరాలు నేను పెట్టుకునే వస్తువులు హెల్మెట్ స్క్రూడ్రైవర్ పాన ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ టూల్స్ అట్లాంటివి బైక్ టూల్స్ లైక్ స్మాల్గా మనకి చిన్న చిన్నవి బైక్ కింద పడినప్పుడు మిర్రర్ లూస్ అయినా చిన్న ఆయిల్ చైన్ క్లీనింగ్ ఆయిల్ కానీ లూబ్రికేట్ కానీ ఇలాంటివి ఇంకా ఎక్కడైనా మనం రోడ్డు మీద ఎక్కడో లాంగ్కి చాలా దూరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సడన్గా కొన్ని కొన్ని రోడ్ల పైన సీసా పెంకులు పగిలిపోయి ఉండడం బాటిల్స్ పగిలిపోయి ఉండడం ఏదో ఒక రాయి సూది ఏదో ఒకటి గుచ్చుకొని ఉంటుంది దానివల్ల మన ట్యూబు మన బైక్ కనుక ట్యూబ్లెల్ టైర్ ఉంది అనుకోండి మనము కొంచెం ఒక యాభై అరవై కిలోమీటర్ల వరకు ఎట్లో అట్లా వెళ్ళిపోవచ్చు కానీ మనది బైక్కి ట్యూబ్ ట్యూబ్ టైర్ అనుకోండి మన టైర్లో నుంచి గాలి అనేది వెంటనే దిగిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితిలో మన దగ్గర నేను నా బైక్తో పాటు ఇలాంటి దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గాలి ఇన్స్టంట్ గాలి వచ్చే ఒక చిన్న మోటర్ అనేది నేను క్యారీ చేస్తాను అది పెట్టి సూది అనేది రిమూవ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆ టైర్ అనేది ప్యాచ్ చేసి ఆటోమేటిక్గా గాలి అనేది రీఫిల్ చేస్తుంది నేను దూరప్రదేశాలకు వెళ్ళినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాతోపాటు నేను హెల్మెట్ ఇట్లా గ్లౌజులు బైక్ లెగ్ ప్యాడ్స్ కానీ మంచి

సం సంథింగ్ లైక్ చూయింగ్ గమ్స్ కానీ ఏదైనా సరే తినుకుంటా బండి నడపొచ్చు లేకపోతే పా మ్యూజిక్ అనేది వినుకుంటా బండి నడపవచ్చు మంచిగా వెనకాల ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటా బండి నడపవచ్చు ఇలా చేస్తు ఉంటే మనకి కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది లేకపోతే ఇలా బైక్ మీద వెళ్ళినప్పుడు నిద్ర రావడం ఇలా జరుగుతుంది ఇలా వస్తే బైకు రోడ్డు మీద రోడ్డు ప్రమాదాలు చాలా చాలా జరుగుతాయి

వాళ్ళు కార్ అయితే వాళ్ళు మన కార్కి ఒక బెల్ట్ అనేది కట్టి మన కార్ని తీసుకొని గుంజుకుంటు వెళ్తారు మెకానిక్ దగ్గరికి అదే బైక్ అనుకోండి వాళ్ళు మన ఒక ట్రాఫిక్ పోలీస్ ట్రక్లోకి ఎక్కించుకొని మెకానిక్ దగ్గరికి తీసుకు వెళ్ళి దాన్ని మనతో మనం రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి సౌకర్యం అవుతుంది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది గౌ ఏ ప్రభుత్వమైన ఏ రాష్ట్రంలో వెళ్ళినా మనకు ఎటువంటి సహకారం అనేది ఉంటుంది

టూల్స్ అనేవి మనం బండి కొన్నప్పుడు మనకి షోరూమ్ వాళ్ళు ఇటువంటి టూల్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు బైక్ లోపల అది తీసి ఇంట్లో పెట్టేయకుండా బైక్లో ఉంచాలి ఇటువంటి టూల్స్ అనేవి మనం ఎల్లప్పుడు మనతోపాటు పెట్టుకుంటే బండిమీద ఎప్పుడన్నా కింద పడ్డ ఏదైనా చేసిన సరే ఈ టూల్స్తో బండి మనం ప్రాపర్గా మన రోడ్డు మీద మనమే సరిగా చేసుకోవచ్చు మెకానిక్తో మెకానిక్ కోసం వెయిట్ చేయకుండా ఈ ఈ టూల్స్ ఇటువంటి పద్ధతులు ఇప్పుడు మనము కొంతమందికి తెలియదు సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనము యూట్యూబ్లో కానీ ఇటువంటి తోటి ప్రయాణికుల సహాయం తీసుకుంటే మన ప మన పని అనేది తొందరగా జరుగుతుంది ఇలా పాటిస్తే మనకి రోడ్డు మీద ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు